నాకు ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఆకలి వేస్తుంది అందుకోసమే నేను ఒక కొత్త రెస్టారెంట్ నుండి ఆహారం ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చి వేరే వేరే పాత రెస్టారెంట్ల నుండి బాగా ఆర్డర్ చేసుకోని తిన్నాను బట్ ఇప్పుడు కొత్త రెస్టారెంట్ కాబట్టీ అందులో మెను ఏవిధంగా ఉంది అందులో రుచి ఆ ఐటెంలా యొక్క రుచి ఎలా ఉంటుంది అని చెప్పీ తెలుసుకోవాలని నాకు ఆతృతగా ఉంది అందుకే నేను స్విగ్గి ఓపెన్ చేశాను మా ప్రాంతంలో కొత్తగా రాజ్ రాజు గారి బిర్యాని అని కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది సో నేను ఇప్పుడు మా స్నేహితుడు రాజుకి ఫోన్ చేసి అడిగాను నేను బిర్యాని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నువ్వు ఆల్రెడీ బిర్యాని అందులో రాజావారి బిర్యాని తిన్నావు కదా ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది రేట్ రేటింగ్స్ మరి ఆన్లైన్లో అయితే ఫైవ్ స్టార్ అని ఉంది నువ్వు తిన్నావు కదా వాళ్ళ రేటింగ్ నిజమేనా లేకుంటే వాళ్ళు కావాలనే పెట్టుకున్నారా అలా ఆహారం క్వాలిటీ ఎలా ఉంది మంచిగా ఉందా లేకుంటే పాడైపోయిందా ఆహారం స్మెల్ బ్యాడ్గా వస్తుందా నాణ్యత అనేది ఎలా ఉంది మళ్ళీ వాళ్ళ రేటింగ్ కూడా అన్ని ఐటమ్స్ చికెన్ కబాబు మటన్ కబాబు మళ్ళీ చికెన్ ట్టిక్కా తందూరి ఇవ్వన్ని వాళ్ళ రేటింగ్స్ వచ్చేసి ఎమో అన్నీ ఫైవ్ స్టార్స్ ఫోర్ స్టార్సే ఉన్నాయి బట్ కొత్తగా ఓపెన్ అయిన రెస్టారెంట్కి అంత రేటింగ్ ఎలా ఉంటుంది అని నేను మా రాజు ఫ్రెండ్ రాజుకి ఫోన్ చేసి అడిగాను అతను ఇప్పుడే కొత్తగా ఓపెన్ అయింది కానీ చాలా అమ్ముడుపోతున్నాయి చాలామంది మంచి రేటింగ్స్ ఇస్తున్నారు అని అతను నాకు చెప్పాడు సో నాణ్యత రెస్టారెంట్ నాణ్యత గురించి కూడా బాగానే ఉందని చెప్పిండు కానీ నేనైతే ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నాను నేను తిని వాళ్ళకి రేటింగ్ ఇస్తాను